సార్ గోవిందయ్య మీ గురించి మీరు మాట్లాడండి సార్ నా పేరు గోవిందయ్యా మా తండ్రి పేరు డేవిడ్ మా అమ్మ పేరు శాంతి మా అమ్మ మాకొచ్చి ఒక తమ్ముడు ఒక చెల్లి కలరు నేను చిన్ననాటినుంచి మాది తిరుమల కుప్పం గ్రామంలో పుట్టి పెరిగాను చిన్ననాటినుంచి మా యొక్క తిరుమల కుప్పం గ్రామం నందు ఎంపీపీ స్కూల్ నందు ఒకటి నుంచి ఐదు వరకి విద్యాభ్యాసాన్ని జరిగింది కొనసాగించడం అదేవిధముగా నా యొక్క ఆర్ ఆరో తరగతి నుంచి పది వరకి జెడ్పి హై స్కూల్ కేవిఆర్ పురం నందు నా యొక్క విద్యాభ్యాసాన్ని కొనసాగించడం జరిగింది నేను రాకపోకల యందు నేను పోవుటకు వచ్చుటకు నాకు సహకరించింది నా యొక్క తల్లిదండ్రులు నాకు ఉన్నత చదువు చదివించాలన్న ఒక ఉద్దేశంతో నాకు మంచి మంచి బుక్సు అదేవిధంగా కొన్ని ఎన్నో కొన్ని డిక్షనరీ బుక్కులు అలాగే కొన్ని మ్యాత్ అలాగే కొన్ని వివిధ రకాలైనటువంటి పరికరాలు నాకు వాళ్లు చాలా కష్టపడి నన్ను చదివించడం జరిగింది అదేవిధంగా నేను ఇంటర్మీడియేట్ నందు ఫస్ట్ ఇయరు సెకండ్ ఇయరు పుత్తూరు ప్రైవేట్ కళాశాలలో నేను చదవడం జరిగింది నేను ఇంటర్ చదివినది సీఈసీ గ్రూపు దాంట్లో నాకు మంచిగా చెప్పించిన ఒక గౌరవ ఉపాధ్యాయుడు వచ్చి ప్రేమ్కుమార్ సారు చాలా మంచిగా నాకు ఆయన చాలా రకమైన వ్యక్తి అక్కడెక్కడో కొన్ని విహారయాత్రలకు ఎక్సిబిషన్కి అటువంటి చోటికి మమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది అదేవిధముగా నేను డిగ్రీ కూడ బీఏ చదివాను నా యొక్క విద్యని కూడ ప్రైవేట్ కళాశాల నందు శేషాచల డిగ్రీ కళాశాల నందు నేను డిగ్రీ చేయడం జరిగింది అదేవిధంగా డిగ్రీ చేసిన తరువాత నేను విద్యాభ్యాసాన్ని ఎడ్సెట్ ద్వారా నాకు ఫ్రీ సీటు వచ్చింది అదేవిధంగా శేషాచల కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నందు బిఈడి కూడ చేశాను అదేవిధంగా నాకు ఉన్నత విద్యాభ్యాసం నా యొక్క తల్లితండ్రులు నాకు అనేక రకాలనేటువంటి వస్తువులు పరికరాలు కూడా తీసివ్వడం జరిగినది అదేవిధంగా నా యొక్క నా హాబీస్ వచ్చి క్రికెట్టు ప్లేయింగ్ చెస్ ప్లేయింగు అటువంటి హాబీసు అదేవిధముగా నాకు చిన్ననాటినుంచి నా ఎయిమ్ ఏమంటే టీచర్ ట్రైనింగ్ చేయలన్నా ఒక ఎయిమ్ అదేవిధముగా నేను అనుకున్న ఉద్దేశం ప్రకారంగా టీచర్ ట్రైనింగ్ కూడ విజయవంతంగా పూర్తి చేశాను నాకు వివాహం జరిగి ఐదు సంవత్సరాలు అయ్యింది నా యొక్క నా భార్య పేరు కూడ రాణి ఆమె కూడ ఒక టీచర్ ట్రైనింగ్ చేశారు నాకు ఒక కొడుకు ఒక కూతూరు కలరదు కలదు కొడుకొచ్చి ఐదు సంవత్సరాలు కూతురుకోచ్చి రెండు సంవత్సరాలు వాళ్ళకు ఇప్పుడు వాళ్ళని కూడ ఒక మంచి స్థాయికి ప్రైమరీ స్ట్రక్చర్ నుంచి వాళ్ళని మంచిగా విద్యాభ్యాసంలో చేర్పించాలనేసి చేర్పించాలనేసి కూడ మా యొక్క ఉద్దేశము వాళ్ళకి కూడ ఒక ఉన్నత చదువులు చదివియాలి అనేసి మా యొక్క ఆశయము వాళ్ళు కూడ మేము చెప్పినట్లుగానే చేస్తున్నారు మాకా మా యొక్క అబ్బాయి పేరొచ్చి అశిత్ మా పాప పేరొచ్చి ఉషా మా కొడుకు వచ్చి సెవెన్ మంత్లోనే వాడు డెలివరీ అవ్వడం కూడ జరిగింది మా మిసెస్ కూడ టీచర్ ట్రైనింగ్ చేసి వాళ్ళు కూడ మంచి ఒక విద్యాభ్యాసాన్ని తమిళనాడు ప్రాంతం నందు వాళ్ళు ఆ యొక్క మద్రాస్ యూనివర్సిటీ నందు విద్యాభ్యాసాన్ని కొనసాగించారు అదేవిధముగా నాకు ఫ్రెండ్స్ కూడ కలరు వాళ్ళు కూడ నాతో ఉన్నే చాలామంది ఇదే డిగ్రీలు కూడ చేశారు కొంతమంది కొన్ని కొన్ని వాళ్ళకి ఎయిమ్ ప్రకారం కొంతమంది లా చేయడం జరిగింది జరిగింది కొంతమంది పిహెచ్డి చేశారు నేను ఎంఎ అక్కడ వెంకటేశ్వర యూనివర్సిటీ నందు ఎంఎ కూడ చేయడం జరిగింది అదేవిధముగా నా యొక రవాణ సౌకర్యాలు కోసం నేను మా యొక్క గ్రామం నుంచి రోజూ విద్యాభ్యాసాన్ని కొనసాగించడం కోసం పుత్తూరు ప్రాంతం నందు బస్లకు పోయి వచ్చేవాళ్ళము సాయంత్రం పూట కూడ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళము అదేవిధముగా సన్డే అయితే మేము కిరికెట్టు వాలీబాల్ అటువంటి స్పోర్ట్స్ గేములో పాల్గొంటూ విజయవంతంగా మేము నడవడం కూడ జరుగుతుంది అదేవిధముగా నా యొక హాబీస్లో చెస్ అంటే చాలా ఇష్టంగా ఆడతాను అదేవిధముగా వాలీబాలు క్రికెట్ అంటే కూడ చాలా ఒక ఇష్టపూర్వకంగా ఒక రెండు మూడు గేములను నా ఇష్టపూర్వకంగా నేను అక్కడక్కడ గవర్నమెంట్ జాగా దగ్గర వెళ్ళి సందర్శించి ఆడేవాడిని నాకు అదే చిన్ననాటినుంచి నాకు ఒక ఎయిమ్ ఉండేది మంచిగా చదువుకోవాలనేదే నా యొక్క ఆలోచన నాకు సహకరించింది మా చిన్నాన్నగారు అతను పేరు కూడ చిన్ననాటినుంచి అతను ఒక భయం భక్తితో అతని యొక్క అడుగుజాడల్లో నన్ను పెంచి పెద్దవాడు చేశాడు ఆయన యొక విశ్వాసంలోనే నేను కూడ నడిచాను ఆయన ఇష్టపూర్వకంనే అదేవిధముగా నేను నడవడం జరిగింది నాకు మంచిగా చదువు చెప్పించిన వ్యక్తి మా యొక్క గురువు అయినటువంటి గోపి సారు అలాగే జైపాల్ సార్ గారు వీళ్ళు నాకు మంచిగా విద్యాభ్యాసాన్ని నాకు నేర్పించారు వాళ్ళు నాకు గురువుని అభ్యసించిన దైవం లాంటి వారు అదేవిధముగా నేను నా యొక్క పుట్టిన తేది ఇరవైఐదు ఐదు వెయ్యిన్ని తొమ్మిదివందల ఎనభైవ తేదిన నేను నా యొక్క ప్రాంతమునందు తిరుమల కుప్పం నందే ప్రభుత్వ హాస్పటల్ నందు కూడా జన్మించడం జరిగినది అదేవిధముగా నా యొక్క తండ్రి గారు ఒక వ్యవసాయ కూలి అతను చాలా కష్టపడి మమ్మలను చదివించడం కూడ ఒక ఉన్నత స్థాయికి గొప్పగా చదివించడం కూడ జరిగింది మా తమ్ముడు కూడ ఐటీఐ చేశాడు అతను కూడ రైల్వేలో టిసిగా గుర్తింపు పొంది ఇప్పుడు తన యొక్క రైల్వే నందు అప్రెంటిస్ ట్రైనింగ్లో విశ్వాసంగా ఒక ఉద్దేశపూర్వకంగా నడుస్తున్నాడు అదేవిధముగా మా చెల్లికి వివాహం జరిగింది ఆమెకి కూడ ఒక ఒక కొడుకు ఒక కుతూరు కలరు వాళ్ళు కూడ మంచిగా చదువుకుంటూ ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు ఇది నా యొక్క లైఫు హిస్టరీ అదేవిధముగా నేను అప్పుడప్పుడు మేము సినిమాలకు విహార యాత్రలకు కూడ ఫ్రెండ్స్తో వెళ్ళేవాళ్ళము ఏదో కొన్ని కొన్ని సినిమాలు మాత్రమే నచ్చినటువంటి సినిమాలు చూసేవాళ్ళము ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు జాలీగా కాలక్షేపం చేసేవాళ్ళము అలా మేము కాలక్షేపము చేస్తూ మా యొక్క జీవితాన్ని కొనసాగించడం జరిగింది ఇది నా యొక్క లైఫ్లో ఇది ఒక రెండవ ఎయిమ్గా ఒక గుర్తింపు ఉద్దేశపూర్వకంగా కూడ నేను చెప్తున్నాను అదేవిధముగా నా యొక్క విద్యలో నా గుర్తుండే వ్యక్తి ఎవరంటే శ్రీదేవి మ్యాడం ఆమె కూడ నన్ను ఇలా చదవాలి ఇలా ఉంటేనే ఒక క్రమశిక్షణ వస్తుంది ఇది చిన్ననాటినుంచే మీరు ఈ విధంగా ఉంటే ఒక మంచి స్థాయికి ఎదుగుదలలో నీ యొక్క ఫలితం విజయం ఉంటుంది అనేసి ఆమె మమ్మల్ని కూడ ఒక ఎన్సీసీ క్యాంపు నందు గాని విద్యలో గాని ఒక విద్య విద్యలో నందు ఆమె యొక్క విజయంవంతంగా కూడ మమ్మల్ని నడిపించడం జరిగింది ఆమె చాలా నాకు ఒక గుర్తుండే గురువుగా నేను భావిస్తున్నాను ఆమె వచ్చి నా యొక జీవితంలో నాకు అనేక రకాలైనటువంటి కొన్ని కొన్ని బుక్సు అలాగే కొన్ని మ్యాప్స్ అలాంటివి కూడ మాకు తీసి ఇచ్చేవారు ఆమె వచ్చి ఇంగ్లీషు మరియు సోషల్ స్టడీస్ ఇలా వచ్చి ఆమె సబ్జెక్ట్ చెప్పి చాలా సంతోషంగా మమ్మల్ని చిన్ననాటినుంచే ఇలా క్విజ్ అటువంటి ప్రోగ్రాముల్లో మమ్మల్ని పొల్గొని ఆమె చిన్ననాటినుంచే మమ్మల్ని విద్యాభ్యాసంలో ప్రోత్సహించడం కూడ జరిగింది అదేవిధంగా ఆమె ద్వారా కూడ నేను చాలా కొన్ని కొన్ని తెలినటువంటి విషయంలో కూడ నేను తెలుసుకోవడం జరిగింది ఏంటంటే కొన్ని మ్యాప్స్లో స్టేట్స్కి క్యాపిటల్ అటువంటివి మాకు రాజధానులు అటువంటివి కూడ మాకు తెలీదు కొంతమంది రాజుల పరిపాలన కూడ ఎలా కొనసాగించారు మొదటి పానిపట్ యుద్ధం ఎవరి ఎవరి మధ్య జరిగింది రెండవ పానిపట్టు యుద్ధం ఎవరి ఎవరి మధ్య జరిగింది అనే విషయాలు కూడ మాకు తెలీదు ఆమె చాలా క్లుప్తంగా చెప్పి ఇలా పూర్వం రాజుల పరిపాలన అనేది కొనసాగించింది బ్రిటీషువారు మన యొక్క భారతదేశం మీద దండయాత్ర చేసి ఈ విధంగా మనల్ని తరిమి ఇంత నుంచి ఇక్కడి వరకు పరిపాలన చేశారు అనేసి చాలా హిస్టరీ క్లుప్తంగా చెప్పేవారు అదేవిధంగా భారతదేశంపై దండయాత్ర చేసిన కూడ అలేగ్జాండరు ఈయన ఇక్కడినుంచి ఇంతవరకి పరిపాలన చేసి దండయాత్ర చేశాడు అనేసి కూడ ఆమె ఆమె కూడ చాలా పటిష్టంగా క్లుప్తంగా కూడ ఆమె వివరించడం కూడ జరిగింది అదేవిధంగా మాకు మ్యాథ్స్ టీచర్ అయినటువంటి గోపి సారు గారు చాలా అనేక రకాలు అయినటువంటి చిట్కాలతో సూత్రాలు కూడ మాకు చెప్పు